ప్రపంచంలో కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి కొన్ని అభివృద్ధి చెందని దేశాలు ఉన్నాయి దాంట్లో భాగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు చెందని దేశాలలో రవాణా ఆరోగ్య శిక్షణ విద్య ఉద్యోగ అవశా అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి రవాణ సౌకర్యాలు తగినట్టుగా లేకపోవడం వలన పిల్లలు పెద్దలు విద్యా విద్యా కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వెళుతూ ఉంటారు వాటికి తగిన సౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చదువులు అక్కడ ఆగిపోవాల్సి ఉంటుంది ఇలా చదువుల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది రవాణా వల్ల ఉద్యోగాలు చేయలేక పోతారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉద్యోగం కోసం వెళ్ళాల్సి ఉంటుంది అలాంటి సమయాలలో ఉద్యోగం చేయడం ఎంతో ముఖ్యముంటుంది దానికోసం రవాణా సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి అలాంటి ర రవాణా సౌకర్యాలు లేకపోతే ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయి రవాణా సౌకర్యాలు ఉండడం వలన చాలామంది వలస ప్రాంతాలు కూడా వెళ్తున్నారు రవాణా సౌకర్యం మంచిగా లేకపోతే ప్రజలు ప్రభుత్వం ఎన్నో కష్టాల పాలవుతుంది మరియు అలాగే అభివృద్ధి చెందుతున్న మరి చెందని దేశాలలో ఆరోగ్య శిక్షణ కేంద్రాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి దవాఖాన ఇలాంటి చిన్న చిన్న దవాఖానలు చాలా తక్కువగా ఉన్నాయి ఆరోగ్య కేంద్రాలు చాలా తక్కువగా ఉన్న ఆరోగ్య కేంద్రాలు తక్కువగా ఉండడం వలన ప్రజలకు ఏదో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ తగిన సదుపాయాలు లేకపోవడం తగిన డాక్టర్లు లేకపోవడం తగిన విద్య ఆరోగ్యం మంచిగా కాకపోవడం ఇలా జరుగుతుంది ఆరోగ్యం పైన ఎంతో దెబ్బ తింటాను ప్రజలు అనేది దీనికోసం ఆరోగ్య ఆరోగ్య కేంద్రాన్ని మంచిగా మార్చాలి ప్రభుత్వం ఆరోగ్యం కేంద్రం పైన మంచి పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలి ఆరోగ్య సంస్థని మంచిగా చేయాలి అప్పుడు ప్రజలకు వాళ్ళ ఆరోగ్య సమస్యలు పంచుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని ధైర్యం కలుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రులను మంచిగా వినియోగించుకుంటారు అలాగే విద్య అనేది ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది విద్య విద్యను అభ్యసించక పోతే ఆ విద్యార్థి గుడ్డివాడు అంటారు అంటే దాని అర్థం విద్య నేర్చుకోవడం వల్ల మనం ప్రపంచాన్ని ఎంతో బాగా చూడగలుగుతాం ప్రపంచంలో మంచి ఏదో చెడు ఏదని తెలుసుకోగలుగుతాం విద్య నేర్చుకోకపోవడం వల్లే ఎవరు ఏది మంచి అనేది చెడు అనేది తెలుస్తుంది కాకపోతే అంత తెలువదు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది విద్య మనకు జ్ఞానాన్ని బోధిస్తుంది మర్యాదను తెస్తుంది రక్షణను కల్పిస్తుంది ఇలా విద్య మనకు ఆస్తి పాస్తి అన్నం నుంచి మనం చనిపోయే వరకు మనకు విద్య అనేది మన తోడు ఎప్పుడూ ఉంటుంది విద్య తప్ప ప్రపంచంలో మనకి ఏ మన తోడు ఏది ఉండదు విద్య అనేది ఎంత ముఖ్యమంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నేర్చుకోవలసిన ప్రతి ఒక్కరు అందుకోవాల్సిన మొదటి బాధ్యత విద్య అలాంటిది కొన్ని దేశాలలో విద్యా లేకుండా ప్రజలు సాగిస్తున్నారు కొన్ని దేశాలు తిండి కొరకు మాత్రమే జీవిస్తున్నారు అలాంటి దేశాలు వెనుకబడి పోతాయి మనం అభివృద్ధి చెందుతున్నాం అంటే దానికి ముఖ్య కారణం విద్యనే విద్య లేకపోతే ఒకరి ఒకరి కోసం ఒకరు వలస వెళ్ళడం ఒక వస్తువు కోసం వలస వెళ్ళడం ఇలాంటివేవీ జరగవు విద్య ఉండడం వల్లనే మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము అసలు మనం ఎక్కడున్నామనేది విద్యవలనే తెలుస్తుంది విద్య అనడం విద్య అనేది మనకు ఎంతో మంచి పేరుని తెస్తుంది మర్యాదలు తెస్తుంది పదిమంది ముందు తలెత్తుకునేలా చేస్తుంది విద్య అనేది చాలా ముఖ్యమైన అంశం మన జీవితంలో విద్య లేకపోతే ఆ జీవితానికి ఒక అర్థమైన అర్థం ఉండదు అంత వ్యర్థమే ఉంటుంది అలాంటి విద్యను ప్రతి విద్యార్థి అభ్యసించాలి విద్యార్థి విద్య వలనే అది ఏ విద్య అయినా అవ్వచ్చు చదువు రంగంలో చదువు అనేది మన సబ్జెక్టుల ప పరంగానే కాకుండా ఆటలలో పాటలలో నృత్యాలలో ఇలా దేంట్లో అయినా విద్య ఉంటుంది ఆ విద్యని మనం మంచిగా నేర్చుకోవాలి ప్రతి రంగంలో ఏదో ఒక్కటి ఉంటుంది మనకి ఏ రంగం నచ్చుతుందో ఆ రంగంలో మనం విద్యను అభ్యసించాలి అట్లాగా విద్య నేర్చుకున్నాక ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని కం తప్పనిసరి కాదు ఉద్యోగం అనేది కొందరికి వస్తుంది కొందరికి రాకపోవచ్చు అలా అని మనం నిరాశ పడవద్దు ఉద్యోగం కోసం మనం మనకి ఏదంటే ఇష్టమో దాని కోసం మనం అదే నేర్చుకుంటాం మనకు దానికి తగినట్టు ఉద్యోగం వస్తుంది ఒకవేళ రాకపోతే మనకి చాలా ఉన్నాయి వాటిలో ఏదో ఒక రంగంలో చూసుకోవాలి మనం విద్య అనేది ఒకటే రంగం అనేది కాదు ఆటలలో పోటీలలో డ్యాన్ నృత్యాలలో వీటన్నిట్లలో విద్య ఉంటుంది ఆ అన్నిటిని నేర్చుకోవడమే విద్య అంటారు ఏది అయితే మనం కొత్తది తెలుసుకుంటాము ఏదైతే జ్ఞానాన్ని పొందుతాము దాన్నే అంటారు ఆ విద్యతోనే మనకు ఉద్యోగం వస్తుంది ప్రతి ఒక్క మంచి స్థానంలో ఉండగలుగుతాం ఉద్యోగం మనకి ఎన్నో మన కష్టాలను తీరుస్తుంది మన కుటుంబ సభ్యులను సంతోష పెడుతుంది మనల్ని సంతోషపెడుతుంది మనకి అందరూ మర్యాద ఇచ్చేలా చూస్తుంది ఉద్యోగం విద్య అనేది పదిమందిలో వందమందిలో అయినా సరే మనల్ని తల ఎత్తుకునేలా చేస్తుంది అలాంటి విద్యను మనం ఎప్పుడు దుర్వినియోగం చేసుకోకూడదు విద్య విద్యను మంచిగా అభ్యసించాలి ప్రేమతో నేర్చుకోవాలి అలాగే మన ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం ఉంది కదా అని విర్రవీగి పోకూడదు ఉద్యోగం మనకు వచ్చిన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించాలి ఉద్యోగంకి మనం మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు సహాయం చేసిన వాళ్ళందరికీ మనము కొంచమైనా తిరిగి సహాయం చేయాలి అది ఎంతో మనకి మంచి పేరుని ఇస్తుంది ఉద్యోగం కోసం ఈమధ్య ప్రపంచమంతా ఉద్యోగం కోసమే పరిగిడుతుంది అటు రవాణా సంస్థలు ఇవి ఏవి ప్రతి మనం చేసే ఏ పనైనా ఉద్యోగంతోనే చూస్తాము అదేదైనా మనకు డబ్బునిస్తుంది ఆ డబ్బు మనకు తినడానికి తిండి ఇస్తుంది కాబట్టి మనం ఉద్యోగం కావాలని కోరుకుంటాము ప్రతి రంగంలో బిల్డింగ్ కట్టడంలో ఒక ఒక ఉద్యోగం దొరుకుతుంది మనం రవాణా చ చేయడంలో ఒక ఉద్యోగం దొరుకుతుంది మనమూ చదువు నేర్పించడంలో ఉద్యోగం ఉంటుంది డాక్టర్గా సేవలందించడంలో ఉద్యోగం ఉంటుంది ఉద్యోగం అనేది మనం ఉద్యోగంని మన బాధ్యతగా ఫీల్ అవ్వాలి దాన్ని ఏదో పనిగా ఫీల్ అవ్వద్దు అప్పుడే మనం మనసు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేయగలుగుతాం ఎప్పుడు మనం ఉద్యోగం ఇష్టపడతాము అది కూడా మనకు అన్ని మంచి పేర్లు తెచ్చిపెడుతుంది ఇలా ఉద్యోగంని మనం సక్రమంగా యూజ్ చేసుకుంటూ మన కుటుంబాలకి సహాయం చేస్తూ ఇట్లా మన తోటి వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉండాలి ఇంకా లేని వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఎలా కలుగుతాయని చెప్పాలి అంద అందరికీ తెలియజేయాలి మనమెలా సెటిల్ అయినాం అనేది వాళ్ళకు కూడా తెలి తెలియజేయాలి అప్పుడు వాళ్ళు కూడా మన జీవితం నుంచి ఏదో ఒకటి నేర్చుకుని వాళ్ళకు ఎలా సెటిల్ అవ్వాలి అంత పెద్ద స్థానంలో కాకపోయినా ప్రతి ఒక్కరు ఏదో ఒక స్థానంలో ఉండి ఉద్యోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగం విద్య ఆరోగ్యం అనేది ఇలా ప్రతి ఒక్కటి ఎంతో ముఖ్యం వాటిని తప్పనిసరిగా అందుకోవాలి భూమి మీద ఎవరైనా సరే